పర్యాటకులు ఈ విధంగా సహాయం చేయొచ్చు స్థానిక వస్తువులు కొనడం అక్కడి కళాకారులు చేతి పని చేతి పని వాళ్ళు చేసిన వస్తువులు కొనడం వల్ల వాళ్ళకు డప్పు వస్తుంది చిన్న దుకాణాలు కొనడం పెద్ద షాపుల బదులు చిన్న కిరాణా కొట్లు చిన్న హోటళ్లల్లో కొనడం వల్ల అక్కడి వాళ్ళకు డబ్బు వస్తుంది ఊరి పండుగలు కార్యక్రమాలు పాల్గొనడం ఊరిలో జరిగే పండుగలు ఆటలు పాటలు చూడటం వల్ల అక్కడ సంస్కృతిని ప్రోత్సహించినట్లు ఉంటుంది వాళ్ళకు డబ్బు వస్తుంది ఊరి వాళ్ళతో మాట్లాడ్డం అక్కడి వాళ్లతో మాట్లాడి వాళ్ళు కథలు తెలుసుకోవడం వల్ల వాళ్ళ గౌరవం ఇచ్చినట్లు ఉంటుంది